ఉత్తర భారత దేశము దక్షిణ భారతదేశం మధ్యన ప్రధాన సాంస్కృతిక తేడాలు ఏమిటంటే భాష వాళ్ళు హిందీ మాట్లాడతారు మేము తెలుగు మాట్లాడతాం ఆహార విషయంలో వాళ్ళు చపాతీలు తింటారు మేము రైస్ తింటాం బట్టలు మేము చీరలు కట్టుకుంటాము పైటేసుకుంటాము వాళ్ళు ఇంకో మోడల్లో కట్టుకుంటారు వాతావరణం అక్కడ వేడెక్కువ ఉంటుంది ఇక్కడ మాకు వాతావరణం కొంచెం కూల్ చల్లగా ఉంటుంది రాజకీయం ఇక్కడ రాజకీయం ఎక్కువ ఉంటుంది అక్కడ నార్మల్గా ఉంటుంది అక్షరాచ్యాత అంటే చదువు అక్కడ బానే చదువుకుంటారు ఇక్కడ కూడా బానే చదువుకుంటారు అన్ని విధాల భౌగోళిక తెలియదా అక్షరాచ్యాత ఇక్కడ చదువులు బాగానే ఉంటుంది భాష కొంచెం తేడా ఉంటుంది